హే హాయ్ ఏం చేస్తున్నావ్ యాక్చువలీ నేను కేఫ్లో ఉన్నాను నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది సో ఇద్దరు పర్సన్స్ వాళ్ళ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోవాలి అందుకు నా ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ కావాలి కానీ అవి ఇంట్లో నా డిజి లాకర్లో ఉన్నాయి నేను వాటిని తీసుకుని రాలేదు సో నీకు టైం ఉంటే ఆ డిజి లాకర్ నుంచి డౌన్లోడ్ చేస్తావా నేను నా ఫోన్ ద్వారా యాక్సెస్ చేస్తాను దాన్ని ప్లిజ్ లెట్ మీ నో